నమస్కారం నా పేరు ఎస్ సాత్విక్ నేను ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ల గురించి మాట్లాడబోతున్నాను ఢీ జోడి నా ఫేవరెట్ ఎందుకంటే నేను దాన్ని చిన్నప్పటి నుంచి చూశాను ఎందుకంటే ఢీ జోడి ఫస్ట్ వచ్చినప్పుడు నేను పట్టించుకోలేదు ఢీ జోడి చూసి చూడగా ఒకసారి చూశాను ఎందుకంటే చూసిన కాడి నుంచి నాకు చాలా ఇష్టంగా అప్పటి నుంచి నేను డ్యాన్స్ మీద ఇష్టం పెరిగింది నేను మొత్తం చూశాను డ్యాన్సు చూసి చూసి చూసి చూసి నేర్చుకున్నాను ఇప్పుడు నేను పెద్ద మాస్టర్ని అయ్యాను పెద్ద స్కూల్ పెట్టాను ఇప్పుడు ఇక్కడ స్కూల్ పెట్టి ఇప్పుడు పెద్ద డ్యాన్స్ మాస్టర్ను అయ్యాను నాకు పెద్ద స్కూల్ ఉంది సుమారు నా దగ్గరికి ఒక ఐదు వందల మంది పిల్లలు వస్తారు ఇప్పటికి కూడా అది ఇంకా పెద్దగా చేస్తున్నాను క్లాసు నా రూముని ఎందుకంటే పిల్లలు ఇంకా పెరుగుతున్నారు కానీ తగ్గట్లేదు ఎవరు అందుకని నేను చాలా ఎస్ వెనకాల దాన్ని కూలగొట్టి ఇంకా పెంచుతున్నాను దాన్ని అందుకని ఇప్పుడు నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం మ్యూజిక్ తో నేను చాలా బలపడ్డాను ఎక్కడ డీజే వినపడ్డా కానీ నేను అక్కడికి వెళ్తాను అంత ఇష్టం నాకు డీజే అంటే ఎక్కడి నుంచో వినపడితే నేను అక్కడికి వెళ్ళి మరీ చెట్ల మీద నుంచి అయినా ఇప్పుడు మేము ఏం చేస్తాం అంటే చెట్ల మీద చెక్కలు కడతాం చెక్కలు కట్టి ఒకవేళ మా అమ్మ పోనికపోతే దాని మీద డీజే అక్కడ పాటలు వస్తు ఉంటే ఆడ ఎగురుతు ఉంటాం ఇంకా స్టెప్పులు నేర్చుకొని నేర్చుకొని నేర్చుకొని నేర్చుకొని ఇప్పుడు పెద్ద డ్యాన్స్ మాస్టర్ని అయ్యాను నేను మా పిన్ని వాళ్ళ పిల్లలకి ఒకసారి పే ఇది డ్యాన్స్ పోటీలు పెడితే అందులో విన్ అయ్యాను నేను విన్ అయిన దగ్గర నుంచి నాకు ఇంకా వస్తున్నాయి నాకు వచ్చి వచ్చినాయి చాలా నేను పో టీవీలలో శేఖర్ మాస్టర్ వాళ్ళతో కూడా చాలా చేశాను నేను శేఖర్ మాస్టరు రాకేష్ మాస్టరు అల్లు అర్జున్ రామ్ చరణ్ వీళ్ళతో కూడా నేను ఇప్పుడు తీస్తున్నాను హీరోలతో వాళ్ళకి ఇప్పుడు డ్యాన్స్ నేర్పించేది కూడా నేనే చాలామందికి హీరోలు కూడా మా దగ్గరకి ఒకసారి వస్తారు మా డ్యాన్స్ క్లాస్ ఎందుకంటే ఫెమ ఫేమస్ కాబట్టి నాది చాలా పెద్దది అంతమంది పిల్లలతో కాబట్టి చాల వస్తారు చాల మంది నే మా ఊళ్ళో బ్యాండ్ కూడా చాలా ఫేమస్ నేను నేనే కొట్టేది ఎవరు నా దగ్గర పనిమనుషులు కూడా ఉండరు నేనే కొడతాను మొత్తం నేనే చేస్తాను అందుకని నా దగ్గర చాలా మంది పిల్లలు వస్తారు నేను పెద్ద డీజే అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు మళ్ళీ నేను డీజే కూడా పే పెడుతున్నాను అంటే పెళ్ళిలకి డీజే పిలుస్తాం కదా అలాంటిది ఆ డీజే కూడా పెడుతున్నాను ఇప్పుడు ఈ ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం సెలవుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను దసరా నుంచి అప్పుడు నుంచి స్టార్ట్ చేసి ఇంకా డీజేలు మనకి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఇప్పుడు సెలవులు స్టార్ట్ చేశాను చాలా వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఇప్పుడు నేను డీజే మీద కూర్చున్నా మీతో మాట్లాడుతున్నాను డీజే మీద కూర్చుని మీతో మాట్లాడుతు ఉన్నాను ఏంటంటే ఇంకా నాకు చాలా ఇష్టం మ్యూజిక్ అయినా కానీ డ్యాన్స్ అయినా కానీ బ్యాండ్ అయినా కానీ బ్యాండ్ మాత్రం మనది ధూమ్ ధామ్ ఉంటుంది ఎట్లా కొడతాను అంటే మామూలుగా కొట్టను నేను కొట్టే కొట్టుడు అసలు ఎవడు కొట్టలేడు అలాంటి బ్యాండ్లు కొడతా తీరు తీరు అంటే సినిమా మ్యూజిక్లు కూడా కొడతా నేను చిన్న బ్యాండ్తో కొడుతా నేను అందుకని నేను పెద్ద మాస్టర్ని ఇప్పుడు నేను పెద్ద మాస్టర్ని చిన్న మాస్టర్ని కూడా కాదు పెద్ద డ్యాన్స్ క్లాస్ మాస్టర్ని అందుకని నేను ఇప్పుడు చాలా పెద్దగా అయ్యాను నేను ఢీ జోడీని చూసి చాలా ఎదిగాను ఇప్పుడు ఎంత పెద్ద డ్యాన్స్ మాస్టర్ని అంటే నేను అంతా డ్యాన్స్ డ్యాన్స్ మీద చాలా ఇష్టం ఉంది నాకు అందుకని నాకు బ్యాండ్ కొట్టింనంటే నేను మామూలుగా ఉండదు మనం కొట్టే కొట్టుడు అసలు నిజంగా ఎవరు కొట్టలేరు మీరు నమ్మండి నమ్మకపోండి కానీ ఒకసారి మా ఊరి కొచ్చి చూడండి నేను కొట్టే కొట్టుడు యూట్యూబ్లో కూడా నేను చాలా చూసినా యూట్యూబ్ రీల్స్ చూసి కూడా చాలా అంటే అప్పట్లో నా చిన్నప్పుడు డీజే ఫస్ట్ ఢీ జోడి చూసినా కదా అయితే ఫస్ట్ ఢీ జోడి చూసినా తర్వాత డ్యాన్స్ నేర్చుకున్నాను ఎట్ల నేర్చుకున్నాను అంటే డ్యాన్స్ క్లాస్కి వెళ్దాం అనుకున్న అప్పట్లో అయితే డబ్బులు కడితే అన్నారు నాకు తెలియదు అప్పుడు వెళ్ళినా అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే వాళ్ళు డబ్బులు ఉంటేనే రానిస్తాం లేకపోతే రానీయం పోరా అన్నారు అందుకని అప్పుడు మా మా నాన్న దగ్గర తినడానికి కూడా ఉండేది కాదు అసలు ఇంకా డ్యాన్స్ క్లాస్కి ఏం పెడతాం అని నేను ఇంకా వదిలేసిన కిటికీలలో నుంచి చూసి వాళ్ళు వేసే స్టెప్పులు నేర్చుకొని ఇప్పుడు నేను ఇంతా పెద్ద మాస్టర్ను అయ్యాను వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు లేరు నేను ఇప్పుడు ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇంకా నాది అట్లా ఉంటుంది చిన్నప్పుడు నేర్చుకున్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి పట్టుదలతో చదువు కూడా నేర్చుకోలేదు కానీ అప్పుడు అనగా డ్యాన్స్ నేర్చుకున్నాను నేను చదువు మీద కూడా అంత లేదు కానీ డ్యాన్స్ మీద మ్యూజిక్ మీద బ్యాండ్ మీద నాకు చాల ఉంది ఇంకా మనం కొట్టాలని అనుకుంటే ఇప్పుడు ఎవడైనా ఎటైనా కానీ మా డిస్టిక్ అంటే మా నల్గొండ జిల్లా మా జిల్లా పరంగా నేను పెద్ద డ్యాన్స్ మాస్టర్ని బ్యాండ్ కొట్టే మాస్టర్ని నేనే ఎక్కువ ఏ రీమిక్స్లు కొడతాను నేను బ్యాండ్ మీద రీమిక్స్ రీమిక్స్లు కొడతాను నేను ఒక్కడి కొట్టేది ఎట్లా కొడతానంటే మళ్ళా ఇప్పుడు డీజేల మీదనే నేను డీజేలు స్టార్ట్ చేసినా అన్నా కదా డీజేల మీద పాటలు పెట్టుకుంటు బ్యాండ్ మ్యూజిక్ కూడా పెట్టినాను లోపల బ్యాండ్ పెట్టి కొడతాను ఈ పాటలు కూడా ఏమంతా పెట్టాను అనవసరం కాబట్టి ఆ పాడి లోపల బ్యాండ్ పెట్టి కొడతాను కర్రలతో వాటికి మొత్తం డీజే సెట్టింగ్ వేస్తాను దీనికి బ్యాండ్కి అట్లా చేస్తా నేను చాలా చేస్తాను ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి నావి ఇప్పుడుకు కూడా వస్తున్నాయి మళ్ళీ నేను ఇప్పుడు నైట్ వెళ్ళాలి ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నాం కూడా నేను నేను డీజే మీద ఉన్నాను ఈ రీల్స్ చూస్తు చూస్తు మీరు గుర్తుకువచ్చి ఇప్పుడు మీకు చెప్తున్నాను ఇవ్వన్ని అందుకు ఇంత జరిగింది మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను పంచుకుంటున్నాను ఇది ఇప్పుడు ఈ విషయం చెప్తున్నాను నేను చాలా ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ నేనే అంటే ఏ పెళ్ళికి అయినా కానీ నన్ను పిలుస్తారు నా డ్యాన్స్ సాత్విక్ ఎస్ సాత్విక్ డ్యాన్స్ మ్యూజిక్ రీమిక్స్ అని ఉంది నాది పోస్టర్ నా ఫోటో ఉంటుంది బ్యాండ్ బ్యాండ్ అని ఉంటాయి కొంతమందిని అసిస్టెంట్స్ని పెట్టుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఈ మధ్య కుదరట్లేదు ఎందుకంటే డీజే మీద కానీ ఉత్తిగా బ్యాండ్లు పిలుస్తారు అప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది కొంతమందిని పెట్టుకుందామని చూస్తున్నాను మా ఇంటి మా ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు వాళ్ళని పెట్టుకోవాలని చూస్తున్నాను ఇప్పుడు నేను పెట్టుకుంటాను వాళ్ళకి కూడా జీతం ఇస్తాను మా ఇంటి దగ్గరకి ఉన్న వాళ్ళే వాళ్ళు కూడా నా స్నేహితులు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకు నేర్పిస్తున్నాను నేను ఎట్లా కొట్టాలి నేను కొట్టినప్పుడు మీరు ఎట్లా కొట్టాలి అనేది కూడా వాళ్ళకు చెప్తున్నాను నేను ఇప్పుడు అంత చేస్తున్నాను వాళ్ళకి ఇప్పుడు నేను మొత్తం ఇప్పుడు నేర్పిస్తు ఉన్నాను వాళ్ళకి వాళ్ళు కూడా నేర్చుకొంటున్నారు ఇప్పుడు అప్డేట్ అవుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు వాళ్ళ మీద పట్టు వాళ్ళకు కూడా పట్టుదల ఉంది ఆ పట్టుదల ఉంది నేర్చుకోవాలనే పట్టుదల ఉంది కాబట్టి వాళ్ళు నేర్చుకుంటాను అన్న నేను కూడా అరే నేర్చుకుంటామని నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు చాలామంది చాలామంది అంటే నాతో డ్యాన్స్ అంటే చాలామంది వస్తుర్రు లైన్ కట్టి వెళ్ళినా కానీ ఫస్ట్ నేను లైన్ వాళ్ళు లైన్ కట్టిన తర్వాత నేను ఒక్కటే చేసినా ఫస్ట్ ఒకసారి మీరు కొట్టండిరా వచ్చిన వాడిని ఒక్కక్కరిని కొట్టమని చెప్తా వాడు మంచిగా కొట్టే దాన్నిబట్టి నేను వాడికి ఇస్తాను నా దగ్గర వాడు సరిగ్గా కొట్టట్లేదు ఇంకా వీడు వద్దులే అనుకుంటే సారీ రా అని చెప్తాను ఇంకేం చేయను నేను వాడికి చెప్తాను ఆ విషయం చెప్తాను అరే వద్దురా ఈసారి చూసుకుందాం అని చెప్తాను ఈసారి మళ్ళీ ఇంకా అప్డేట్ అయ్యిరారా అని చెప్పినా వాడికి చెప్పినా కాబట్టి వాడు వస్తాను అన్నాడు అందుకే నేను మొత్తం చేసినా కానీ ఇద్దరు సెలెక్ట్ అయ్యిర్రు ఇప్పటికి ఇద్దరు మంచిగా కొట్టిర్రు మొత్తం చాలా మంచిగా కొట్టిర్రు వాళ్ళు అందుకనే వాళ్ళను సెలెక్ట్ చేసినాను వారు మంచిగా కొట్టిర్రు నాకు నచ్చింది సెలెక్ట్ చేసినా మనకు పనికొస్తారు వాళ్ళు పనికొస్తారు కాబట్టి నేను సెలెక్ట్ చేసినా వాళ్ళని ఎట్లాయినా వాళ్ళకి పట్టుదల ఉంది వాళ్ళ మొహాలు చూస్తే నాకు అర్థమైంది పట్టుదల ఉంది వీళ్ళకి అని పట్టుదలతో నేను చేసినా ఇప్పుడు వాళ్ళని కన్ఫర్మ్ చేసినా వాళ్ళు వస్తా అని అన్నారు ఓకే అనేసినా నేను చెప్పినా వాళ్ళకి ఇలా ఏంటంటే ఇంకా నేను ఏం చేస్తున్నానంటే వాళ్ళకి చెప్పినా ఎట్లా కొట్టాలి అది కొట్టాలి నేను కొట్టినప్పుడు మీరు ఎట్ల కొట్టాలి అని చెప్పినా వాళ్ళకి మొత్తం చెప్పినా వాళ్ళు ఓకే అన్న అని చెప్పేసిర్రు వాళ్ళు ఇప్పుడు చాలా అప్డేట్ అయిర్రు ఎప్పటి నుంచో నేర్పిస్తున్నాను ఇప్పుడు యూట్యూబ్లో చూసి రీల్స్ కూడా వాళ్ళు యూట్యూబ్లో చూసి మరీ మళ్ళీ వేరే వేరే కొడుతుర్రు నా దగ్గరకు వచ్చి వెళ్ళండ్రా మీరు మంచిగా ప్రయోజకులు అవుతారు అని చెప్పినా వాళ్ళకు చదువు రాదు బ్యాండ్ మీద చాలా ఇంట్రస్ట్ ఉంది నా లెక్క చిన్నప్పటినుంచి నేర్చుకుంట్టుర్రు వాళ్ళు కూడా నేను మళ్ళీ నేర్పిస్తున్నాను వాళ్ళకి చాలా నేర్పించినాను అందుకని నేను ఇంకా వాళ్ళు నేర్చుకుంటా అన్నారు ఇంకా అన్న మేము ఇంకా అప్డేట్ అవుతాం అని చెప్పిర్రు అందుకని వాళ్ళకు నేర్పిస్తున్నాను చాలా నేర్పించిన ఇప్పటికి వాళ్ళకి ఇప్పుడు నేను డీజే దగ్గర ఉన్నాం దగ్గరకు వచ్చినాం ఊరి దగ్గర వచ్చింది అంటే ఇంకా యాభై కిలోమీటర్లు ఏం లేదు కానీ ముప్పై ఉందంటా వీడు ఏమో యాభై అంటుండు యాభై కాదంటరా ముప్పై ముప్పై అంటా ముప్పై ఉంది ఆ ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలి అంతసేపు మీకు చెప్తు ఉంటాను నేను నా యాత్రలో అంటే ఇంకా ఏవుందంటే యూట్యూబ్లో చూసి కూడా నేను చాలా అప్డేట్ అయ్యాను అంటే యూట్యూబ్లో కూడా వస్తాయి కదా వాడు వీడు కొట్టినవి అబ్బు సలీం వీళ్ళందరు ఉంటారు కదా బ్యాండ్ మేళం వాళ్ళని చూసి కూడా నేను నేర్చుకున్నాను నేను ఇంకా డీజే అంటే ఇక అది నా ఫేవరెట్ నన్ను అందరు చాలా అన్ని రకాల పేర్లు పెట్టి పిలుస్తారు ఎవడికి ఇష్టం వచ్చిన పేరు అంటే బూతులు కాదు మంచిగా వాళ్ళకి నచ్చిన పేర్లు డీజే మీద పిలుస్తారు ఆ పేర్లు పెట్టి ఇంకా ఎవడికి ఇష్టం వచ్చిన పేరు వాడు రాస్తాడు చెప్తారు నాకు లెటర్లు కూడా వస్తాయి లెటర్లు రాస్తారు వాళ్ళు చాలా చేస్తారు అందుకని వాళ్ళు ఇప్పుటికి కూడా నాకు చాలా మంది ఇష్టం ఇప్పుడు నన్ను చాలామంది పొగుడుతారు ఊరిలో ఎక్కడ పెళ్ళైనా కానీ ఇప్పుడు ఒక్కరిని వీళ్ళు ఇప్పుడు తెలియన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళకు పోపు చెప్తుర్రు వాళ్ళకి ఇప్పుడు ఇంటింటికి కూడా ప్రచారం చేస్తుర్రు నా పేపర్లు కొట్టించిన్నాం అవి ఇల్లు ఇల్లుకి పంచుతున్నాం మొత్తం బస్సులలో కూడా అతికించినాం లారీలకి వాళ్ళే అతికించమని చెప్తుర్రు అసలు ఎందుకు వాళ్ళు మా దగ్గర నుంచి కొనుకోని పోయి మరీ అతికించుకుంట్టుర్రు మా వాళ్ళు అమ్ముత్తుర్రు అంటే తక్కువ రెండు రూపాయలకు అమ్ముతా నేను అసలు ఫ్రీగా అమ్ముతున్నాను వాటిని ఎవరికైనా ఇంట్రస్ట్ ఉంటే రావచ్చు మీరు కూడా డ్యాన్స్ క్లాస్కి మీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్యాండ్ నేర్పిస్తాను ఏదీ నేర్పించమన్నా నేర్పిస్తాను సింగింగ్ కూడా నేర్పిస్తాను పాటలు కూడా పాడుతాను నేను ఈ విషయం చెప్పడమే మర్చిపోయినా నేను పాటలు కూడా మామూలుగా పాడను ఈ చాలా చేస్తాను నేను నాకు అన్నీ వచ్చు కాకపోతే చదువులోనే వెనకపడ్డ నేను అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న దేవుడు రాసిన రాత అట్ల ఉంది నాకు అందుకని ఇప్పుడు నేను ఇంత స్థాయిలో ఎదిగినా చాలు నాకు ఇది ఈ జన్మకి నా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు నేను సంతోషంగా ఉన్నాను చుట్టుపక్కన వాళ్ళు సంతోషంగా ఉన్నారు మా ఊరు వాళ్ళు నన్ను చూసి గర్వపడ్డారు ఎందుకంటే నా దగ్గరికి ఆఫీసర్లు కూడా వస్తారు చాలామంది సీఎం నాకు ఇప్పుడు చాలా మెడల్స్ కప్పు కప్పులు అవి అన్నీ వచ్చినాయి చానా వచ్చినాయి నాకు ఈ సెమీఫైనల్స్లో కూడా నేనే గెలిచిన అంటే వచ్చే సంవత్సరం పెడతారు గెలిచినా నేను అందుకని ఈ విషయం చెప్తున్నందుకు ధన్యవాదాలు